మారుతున్న ఋతువుల కారణంగా మన వ్యవసాయం మీద చాలా ప్రభావితం ఉంటుంది ఉదాహరణకు ఎండాకాలం అయినప్పుడు ఎక్కువ ఎండల కారణంగా నీళ్ళు లభించకపోవచ్చు వరద వానలు కురవకపోవచ్చు స నదులలో నీళ్ళు ఎండిపోతుంది దాని కారణంగా పొలాలు ఎండిపోవడం వ్యవసాయులకు నీరు దొరకకపోవడం లం లాంటివి జరుగుతు ఉంటాయి దాని వలన సరైన పంటలు పండించలేక వ్యవసాయులు కష్టపడుతు ఉంటారు అయినా కూడా బోరు వేసి నీళ్ళు నీరు రపించుకున్నా కూడా ఆ బోరులో ఆ బోరు వేయడానికి చాలా ఖర్చు అవుతుంది ఈ వానాకాలంలో అయితే ఎక్కువ వర్షాలు కురవటం వల్ల పంటలు నాశనం అవుతున్నాయి ఈ వరదల వల్ల అతి నుంచి అతి భారీ వర్షాల ద్వారా పంటలు అనేవి నాశనం అవుతు ఉంటాయి దీనికోసం రై దీని వల్ల రైతులు ఏమి చేయలేక పోతున్నారు ఎందుకంటే ప్రకృతి ప్రకృతి వల్ల జరిగే వైప నష్టానికి మనము ఏమి చేయలేము దాని వల్ల ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీస్ వ్యవ వ్యవసాయం పంట నష్టపోకుండా నష్టపోయినప్పుడు వాళ్ళకి కావాల్సిన సహాయం చేసి వాళ్ళకి చేయూతగా ఉండాలి వ్య వ్యవసాయం అనేది మన దేశానికి చాలా ముఖ్యమైనదొకటి మనకి తిండి కావాలన్నా మన నిత్యావసర వస్తువులు మనం ఏం కొనాలన్నా మనం ఉపయోగించే వస్తువులు ఏం తయారు అవ్వాలన్నా వ్యవసాయం నుంచే వస్తుంది ఈ పంటలు ప పండించడం ద్వారా మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రపంచంలో అన్నీ దేశాలు అన్నీ దేశాలు ఈ పంటలు మీద ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా మన భారతదేశం వరి పండించడం వీట్ పండించడం ఇలాంటివి చాలా పండిస్తు ఉంటారు దీంట్లో ముఖ్యంగా మనం స వ్యవసాయానికి సహాయపడాలి వ్యవసాయం గురించి తెలుసుకోవాలి అగ్రికల్చర్ లాంటి చదువులు చదువుకొని వ్యవసాయానికి చేయూతగా ఉండాలి ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మనం తెలుసుకోవాలి ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించి పంటలు పండించడం ఎరువు చల్లడం అని కొత్త కొత్త పరికరాలు కనిపెట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చెందుతు ఉన్నారు వ్యవసాయ వ్యవసాయం చేసే వ్యవసాయులు తన దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటట్లో వెళ్ళి తన భూమిలో ఎలాంటి మట్టి ఉంది అది ఎంత సారవంతంగా ఉంది దానిలో ఏం పంట వేస్తే బాగా పండుతుంది దాని వల్ల నాకు లాభం వస్తుందా అని మొత్తం విషయాలు తెలుసుకోవచ్చు ఈ రీసెర్చ్ సెంటర్స్ ఈ వ్యవసాయాలకు బా చాలా బాగా సహాయ పడతారు వాళ్ళకి కావాల్సిన ఎరువులు మందులు అన్నీ వాళ్ళు చేయూతగా ఇస్తారు దీని వల్ల వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది